నేను ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో పుస్తకాలు కొనుక్కున్నాను అవి ఆర్ఆర్బీ రైల్వే పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు నేను యాప్టిట్యూడు వెర్బల్ రీజనింగు మ్యాథమెటిక్స్కు నేను పుస్తకాలు కొన్నాను అవి నేను ఇప్పటికీ బాగా చదువుకుంటున్నాను నేను పరీక్షల్లో మంచిగా వ్రాయడానికి ఆ పుస్తకాలు నాకు బాగా ఉపయోగపడుతున్నాయి